చెప్పండి సార్ చూస్తున్నాయండి చూస్తున్నానండి అవునండి తప్పదు అవన్నీ అవునండీ ఏముంది ఏ న్యూస్ పెట్టినా అదే చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించే వస్తుందండి అవునండి ఇప్పుడప్పుడే అదేం తేలేలా ఏం లేదండి చంద్రబాబు నాయుడు గురించి జైల్లోనే ఉండాలంటారా అండి అప్పడి వరకు ఇంకా

అవునండి కేసు వా యిదా పడుతుంది అవునండి మొత్తం ప్రూఫ్లతోని ఉన్నాయి కదండీ అవునండి అవును దొరికినాయండి అవునండి అవునండి ఇది ఎప్పుడు ముగుస్తుందో అవునండి అవునండి అప్పుడు మొత్తం ప్రజాస్వామ్యం అంతా అనుకూలంగా మారిపోయిందండి సరే సరేనండి చూడండి నేను అదే చూస్తున్నానండి సరేనండి